హలో సెక్యూరిటీ వచ్చే క్యాండిడేట్ని వన్ అవర్ వరకు వెయిట్ చేయించండి నేను మీటింగ్లో ఉన్నాను మీటింగ్ అయిపోయాక నేను మీకు చెప్తాను ఆ తరువాత మీరు క్యాండిడేట్ని లోపలకి అనుమతించండి ఎంత మంది వచ్చినా ఒకరి తరువాత ఒకరిని పంపించండి నేను మీటింగ్లో బిజీగా చాలా బిజీగా ఉన్నాను ఒక ఒక యా ఫస్ట్ యాభై మందిని పంపించండి తరువాత ఇంకొక యాభై మందిని పంపించండి ఒక టెన్ మి పది నిమిషాల్లో నేను మొదలుపెడతాను అంతవరకు అక్కడ ఎలాంటి గొడవలు రాకుండా వాళ్ళను అక్కడే నువ్వు వెయిట్ జె ఎదురుచూసేలా ఉంచు ఒక ఒక పది నిమిషాలు తరువాత నేనే నీకు కా ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు క్యాండిడేట్ని లోపలకి పంపించు హలో సెక్యూరిటీ క్యాండిడేట్ని ఒకరి తర్వాత ఒకరి పంపించు అక్కడ ఎలాంటి డిస్ట ఒకవేళ అంతమందిని నువ్వు మెయింటైన్ చెయ్యలేకపోతే నీ ఫె నీ సేహ్నితుడు సహాయం తీసుకొని నువ్వు అంతమందిని కంట్రోల్ చెయ్యి అంద్ అందరిని ఒకేసారి లోపలకి పంపించకుండా ఒకరి తరవాత ఒక పది మంది తరువాత ఇంకొక పది మందిని లోపలకి పంపించు అక్కడ ఎలాంటి ఏ అడ్డంకులు రాకుండా నువ్వు చూసుకో అలాంటి చెక అలాంటి చెకప్స్ ఏమి లేకుండా ఒక పది మంది తరువాత ఒక పదిమందిని లోపలికి పంపిచేసేయి నేను మీటింగ్ అయిపోయిన తరువాత నీకు కాల్ చేస్తాను ఓకే